హలో వినిపిస్తుందాండి అది మీ వాయిస్ కొంచెం లోగా ఉంది కొంచెం అక్కడ నాయిస్ లేకుండా కొంచెం మాట్లాడతారా అదీ ఏంటండి చెప్పండి ఏంటి కంప్లైంట్ మీకు ఇది సైకాలజిస్ట్ దగ్గరికి వచ్చారంటే ఎదో ఒక కంప్లైంట్ అయితే ఉండాలికదా మీకు ఓకే ఓకే మరి ఇ ఇలా ఎప్పటినుంచి ఉంటుంది అండి ఆ ఓకే మీరు ఏమైనా వర్కు చేస్తూ ఉంటారా ఏ వర్క్ చేస్తారు ఓకే మీకు ఏమైనా మరి ఫామిలీ అది ఎలా ఉంది ఓకే ఓకే అండి అయితే మీరు ఏం చెయ్యాలంటే నేను కొంచెం మెడిసిన్ రాసిస్తాను దాంతోపాటు కొంచెం కౌన్సిలింగ్ కూడా మీరు తీసుకోవాలి అలాగే కొంచెం యోగ కూడా నేను చెప్తాను బ్రీతింగ్ ఎక్సరసైజులు అవీను అవి కూడా మీరు చేస్తూ ఉండాలండి ఓకేనా ఇ ఇదేమి పెద్ద సమస్యేం కాదమ్మ ఇలాంటివన్నీ కొంతమందికి ఉంటూ ఉంటాయి అందులో ఏం సమస్య ఉంది ఇవి మెడిసిన్ వాడి కొంచెం కౌన్సిలింగ్ తీసుకుంటే మీకు స్ట్రెస్ తగ్గుతుంది అంతే ఎప్పుడైతే మీకు స్ట్రెస్ తగ్గిందో చాలా బాగా పీస్ఫుల్గా నిద్ర పడుతుంది అన్నమాట ఓకేనా ఓకే అయితే ఇప్పుడేం చేస్తారంటే మీరు రేపటి నుంచి వాకింగుకీ వెళ్ళండి పొద్దుటే ఎక్కువగా ఏం చేస్తారంటే స్ట్రెస్ ఫీల్ అవకండి మీరు మీకు నచ్చిన పని చేస్తూ హ్యాపీగా ఉండాలన్నమాట అది ఎలాగంటే ముందుగా మీకు నిద్ర పట్టడానికి టాబ్లెట్స్ అయితే రాసిస్తాను ఆ కోర్సు అయితే వాడండి రెగ్యులర్గా ఏం చేస్తారంటే యోగాసనాలు బ్రీతింగ్ ఎక్సర్సైజులు అయితే చెయ్యండి మార్నింగ్ లేచి ఇంక స్ట్రెస్ అంటారా మీ అబ్బాయి గురించి ఇంక ఎక్కువగా ఆలోచించకుండా తన లైఫ్ ఎదో తనది కాబట్టి తను లీడ్ చేసుకుంటాడు మీరు ఎలా గైడ్ చెయ్యాలో అలా గైడ్ చేస్తే సరిపోతుంది కదా మీరు టెన్షన్ పడి ఏం చేస్తారు రేపు కౌన్సిలింగ్ సెషన్ అనేది ఒక డాక్టర్గారు అయితే వస్తారండి మీరు రేపు మీ హస్బెండ్ని తీసుకుని రండి ఓకేనా ఇలాగ వారాలు అలా కాదమ్మా ఒక మూడు నెలలు అయితే కోర్స్ కంప్లీట్గా వాడాలి

ఇది హెల్త్ కన్నా ముఖ్యమైందమ్మా డబ్బులు సరేలే మీరు అడిగారు కాబట్టి ఒక టెన్ థౌజండ్ అవుతుంది అంతే అదికూడా కౌన్సిలింగ్ సెషన్స్కి అటెండ్ అవడానికి ఓకేనా తప్పకుండా అమ్మ నేను ముందుగా మా రిసెప్షన్లో నేను ముందుగా మీ నెంబర్ అది ఇచ్చి చెప్తాను అన్నమాట వీళ్ళకి కౌన్సిలింగ్ ఉంటుంది వాళ్ళకి రిమైండర్ చెయ్యమంటే వాళ్ళు చేస్తూ ఉంటారు ఆ రోజు మీరు కొంచెం ఖాళీ చేసుకుని ఈవినింగ్ ఈవినింగ్ అయినా పరవాలేదు ఏదో ఒక టైంలో వస్తే మీకు ఒక గంట సెషన్ అయితే ఉంటుంది అన్నమాట అది చేసుకొని మీరు వెళ్ళిపోవచ్చు ఓకేనా ఓకే థాంక్యూ